నమస్కారమండి నేనొక టూరిస్టుని అనగా అన్ని ప్రాంతాలు సందర్శించువాణ్ణి నేను నా ప్రయాణంలో భాగంగా మీ ప్రాంతంలో అనగా అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చాను ఇక్కడ సందర్శకులని అత్యంత ఆకర్షించే ప్రదేశాలు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో కాస్త చెప్పగలరా అండి నా పేరు అన్విత అండి మరి మీ పేరు ఏంటండీ ఓకే నేను తెలంగాణ నుండి వస్తున్నాను అండి

అవునండి అవునండి నేనుకూడా విన్నాను అక్కడ ప్రాంతం పచ్చదనంతో నిండి ఉంటుందని నేను నా స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను

సరేనండి ధన్యవాదాలండి ఉంటానండి